నమస్తే సార్ ఐ ఆమ్ నేను సుధీర్ని హా బాగున్నాను సార్ ఆ నేను అయితే ప్రస్తుతం ఐఐటి మద్రాస్ హా మెకానికల్ ఇంజనీరింగ్లో బిటెక్ సెకండ్ ఇయర్ పూర్తి చేస్తున్న చేసుకున్నాను సర్ ఆ ఆ ఆ ఆ ఇంటర్ ఎంపిసిలో అయ్యింది సార్ అంటే కొన్ని సెల్ఫ్ ప్రాజెక్ట్స్ ఇంకా ఆ ఐఐటి తాలూక ప్రోగ్రామింగ్ క్లబ్లో ప్రాజెక్ట్ మెంబెర్గా చేసాను ఆ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమీ లేదు సార్ ఫ్రెష్యే ఆ నేనూ ఆ ప్రోగ్రామింగ్ క్లబ్లో ఆ తాలూకు వెబ్సైట్ తయారు చేసాను సర్ ప్రోగ్రామింగ్ క్లబ్కి అంటే కోడ్ ఫోర్ కోడ్ ఫోర్తో ప్రాక్టీస్ ఆ స్టూడెంట్స్ చేస్తారు కదా కాబట్టి ప్రోగ్రామింగ్ క్లబ్ అన్నది అసైన్మెంట్స్ రిలీజ్ చేస్తుంది అన్నమాట స్టూడెంట్స్కి అలా అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏమో వాళ్ళు చేసారో లేదో ఆ చెక్ చేసుకోడానికి ఆ ప్రోగ్రామింగ్ క్లబ్కి ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది సర్ ఆ అవును సర్ నాకు ఆ డాటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ తాలూకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి ఇంకా పెరుగుతూ వస్తుంది ఇంకా లాంగ్వేజెస్ కి వస్తే సి సి ప్లస్ ప్లస్ ఇంకా పైథాన్ అండ్ జావాస్క్రిప్ట్ వచ్చు సర్ ఇంకా లైబ్రరీస్ ఆ రియాక్ట్ జేఎస్ నోడ్ జేఎస్ ఇంకా ఆ మాంగోడీబీ బేసికలీ మెర్న్ స్ట్యాక్ నాకు వచ్చు సర్ అదే కాకుండా ఆ గూగుల్ షీట్స్ ఇంకా జిమెయిల్ తాలూకు ఏపిఎస్ గూగుల్ ఏపిఎస్ లో కూడా కొంచెం అనుభవం ఉంది సర్ అలాగే అండి సర్ థాంక్ యూ సర్